వెళ్ళి పెండ్లి అయిపోయాక సాయంత్రం ఈవినింగ్ ఇంటికి వెళ్ళినాం బస్ ఎక్కి అక్కడ బస్ దిగి ఇగ కాలనీకి వెళ్ళాలంటే ఆటో ఎక్కినాం ఆటో ఎక్కి ఇంటి దగ్గర దిగినాం ఇంటి దగ్గర దిగినాక ఆటో ఆయనను డబ్బులు మనీ ఎంత అంటే ఇంత అని ఫోన్పే ఉందా అని అడిగారు అడిగితే లేదని చెప్పాము మనీ తీసుకుంట్రా అని అడిగినాం మనీ తీసుకుంటాం అనిచెప్పారు అప్పుడు నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము ఇస్తే చేంజ్ లేవా అని అడిగారు అప్పుడు మా దగ్గర కూడా ఛేంజ్ లేకుండే ఫైవ్ హండ్రెడు ఉన్నాయి ఇక చేంజ్ లేవమ్మ అని ఆటో డ్రైవర్ అన్నాడు అనేసరికి మా పాపను షాప్కి తి షాప్కు వెళ్ళమని చేంజ్ తెమ్మన్నాం చేంజ్ తెచ్చినాక ఇక ఆటో ఆయనకు ఎంత అమౌంట్ ఇచ్చేది ఉంటే ఇచ్చినాం ఇక తర్వాత అం ఇంటి క ఇంటి లోపలికి వచ్చాం